సొంత తోటను నిర్వహించడంలో మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ముఖ్యమైనది మన దగ్గర మంచి మట్టి ఉండాలి మంచి మట్టి అంటే నల్ల మట్టి లేక ఎర్రమట్టి ఉండాలి బీడు భూములలో మొక్కలు పెంచడం చాలా కష్టం ఇలా మట్టిని స్ సమకూర్చి కుండీలలో పెట్టాలి కుండీలలో పెట్టి మరియు నీళ్ళ సమస్య కూడా ఉండకూడదు నీళ్ళు లేవు లేకపోవడం వల్ల చెట్లను పెంచడం చాలా కష్టం అవుతుంది అలా నీళ్ళ సౌకర్యం ఉంటే చెట్లను మనం మంచిగా పెంచవచ్చు ఇలా నల్ల మట్టి మరియు చెట్ల చెట్లను పెంచడానికి నీళ్ళు కూడా ఉంటే చెట్లు బాగా పెరుగుతాయి ఇలా మనం చిన్నపాటి చెట్లు ఎలాగంటే రోజా పువ్వు చెట్టు లేకపోతే జామ చెట్టు మామిడి చెట్టు ఇలాంటివి చిన్న చిన్నవి మొక్కలవి పువ్వుల చెట్లు లేక పళ్ళ చెట్లను మనం ఇండ్లలో సొంత తోటలో పెంచుకోవచ్చు ఇలాంటివి పెంచుకునే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురైతాయి ఎలాంటివి అంటే దోమలు పురుగులు క్రిములు ఇలాంటివి మనం నిమ్మకాయలు లేకుంటే పూల చెట్లలో బొంత పురుగులు అలాంటివి ఎన్నో ఉంటాయి వీటిని నిర్మూలించుకోవడానికి మనం పురుగుల మందును వాడాలి ఇలాంటి పురుగుల మందు ఆ పురుగులను చంపి మన మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది దోమలు కూడా దోమల వల్ల కూడా చెట్ల ఎదుగుదల అనేది లోపిస్తుంది ఇలాంటి దోమలను కూడా అరికట్టడానికి మనం దోమల మందును కొట్టాలి ఇలా ఎన్నో పురుగులు గ్రాస్హొప్ర్స్ ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న పురుగులు పురుగులను మన చెట్ల దగ్గరకి వెళ్ళకుండా జాగ్రత్తగా పురుగుల మందును వాడాలి ఇలా వాడడం వల్ల చెట్లు మంచిగా పెరుగుతాయి అలాగే చెట్ల చుట్టూ కూడా కంచెను వేయాలి కంచె వేయడం వల్ల బర్రెలు కానీ గొర్రెలు కానీ వాటి దగ్గరకు వెళ్ళకుండా మనం నిర్మూలించవచ్చు ఇలా చేయడం వల్ల ఈ బర్రెలు గొర్రెలు మన చెట్లను తినడం జరుగుతుంది కంచె లేకపోవడంతో దానివల్ల మనం ఆ కంచె వేస్తే అవి తినకుండా ఉంటాయి అట్లయితే మొక్క కూడా బాగా పెరుగుతుంది పువ్వుల చెట్లు పువ్వుల దశ నుండి పళ్ళకు మారే సమయంలో మనం వాటిని ఒక కవర్తో చుట్టాలి అలా చుట్టడం వల్ల పురుగులు పారకుండా ఉంటుంది అలాగే ఆ పువ్వు రాలకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల చెట్లు మంచిగా ఎదుగుతాయి అలాగే పళ్ళు కూడా బాగా వస్తాయి సొంత తోటలో ఇంకా సమస్యలు ఈ పిట్టలు కూడా వచ్చి అంతా ఆ ఆకులను తెంపడం జరుగుతుంది దీన్ని కూడా నిర్మించుకోవడానికి నిర్మూలించడానికి మనం పిట్టలు పోవడానికి ఏదైనా శబ్దం వచ్చేలాగా అరెంజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే అలా పిట్టలు చిన్న చిన్న పక్షులు కూడా మన చెట్ల దగ్గరకు రావు ఈ దోమలు పురుగులు క్రిములు అంటే బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివి ఇవి కూడా రాకుండా ఉండాలి అంటే మంచిగా నీళ్ళు వాడాలి నీళ్ళను అలానే నిర్వ్ నిర్వ్ నిర్వ్ అట్లనే ఉంచకూడదు నీళ్ళు అలా ఉంచడం వల్ల ఆ బార్డర్ అనేది బాగా ఫామ్ అయి మట్టి అనేది కరాబ్ అయి చెట్టు కూడా కరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది దీన్ని నిర్మించడానికి మనం ఆ కుండీలలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఎక్కువగా ఉండే నీటిని మనం బయటికి పోయేలాగా చూసుకోవాలి